ఆది మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అండి పాలు కావాలి

డు డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయండి మీ దగ్గర

ఇప్పుడు ఏంటండి హెరిటేజ్ అండి

అది అంటారా ఇప్పుడు మాకు మాకు ఆది చెప్తాను అండి జనం ఇంకా చూడాలి జనం బట్టి మీకు చెప్తాను ఎంత పడుతుంది అండి లీటర్ ఎంత పడుతుంది లీటర్ వందా అండి ఏది మాములు బయటి కంపెనీలు కూడా అంతే రేటా అండి ఆది

మాది ఫంక్షన్ ఒక వారం రోజులలో ఉందండి అవునండి ఫంక్షన్ కదండి ఒక వారం రోజులు ఉందండి టైమ్ ఇంకా మీకు అడుగుదామని ఫోన్ చేసాను చాలా మంది చెప్పారండి అది మీరే చెప్పారు అందుకని మీకు ఫోన్ చేసాను ఒక ముఫై లీటర్లు మాక్సిమం అనుకుంటున్నాం అండి

సరే అండి అలాగే సరే అండి అలాగే ఎక్కడ అండి అడ్రస్ అండి ఎక్కడ ఇది ఓకే అక్కడికి వచ్చి ఫోన్ చేస్తానులేండి లేకపోతే